ఇది ఫోన్ మీ ఫోన్ నుంచి మీరు కాల్ చేస్తున్నానండి మీ దగ్గర ఎలాంటి ఫోన్స్ అవైలబిల్గా ఉన్నాయో కొంచెం మాకు చెప్తారా

ఓకే అండ్ వన్ ప్లస్ వన్ ప్లస్లో మీ దగ్గర ఏమైనా ఫోన్స్ మంచివి ఉన్నాయా మంచి ర్యామ్ ఇంకా మంచి స్టోరేజ్ ఇవ్వాలి ఇంకా హీటింగ్ ప్రాబ్లమ్ ఉండద్దు ఫోన్కి ఇంకా ఛార్జింగ్ కేబుల్ కనక్షన్ కూడా మంచింగుండాలి అండ్ ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ మంచిగా ఉండేటట్టు చూడండి ఇంకా ప్రైసెస్ ఎంత ఉంటాయండి స్టార్టింగ్ నుంచి ఇరవై వేలల్లో ఏమైనా ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర అందుబాటులో

అవునా మరీ గేమింగ్ పరంగా కాకుండా నాకు ఫోటోస్ మంచిగా రావాలి అంటే ఏదన్నా మంచి అది ఎంత మనీ పడుతుందండి ట్వంటీ ఇరవై ఒక్క వేలు పడుతుందా ఇంకా కాస్త ఏమైనా తగ్గించే డిస్కౌంట్ ఏమన్నా ఉందాండి మీ దగ్గర అవైలబుల్లో ఐఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయండి మీ దగ్గర కొత్తవి ఇప్పుడు అది ఎంత కాస్ట్ పడుతుందండి రెండు లక్ష్ సరే అండి మీది ఏరియా ఇంకా అడ్రస్ మాకు ఒకసారి సెండ్ చేస్తారా లొకేషన్ మాకు వాట్సప్లో వాట్సప్లో లొకేషన్ సెండ్ చెయ్యండి నేను అక్కడికొచ్చి మిమ్మల్ని మీ దగ్గర మీట్ అవుతాను అండ్ కొంచెం డిస్కౌంట్ వచ్చేటట్టు చూడండి ఫోన్ మొబైల్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరే తీసుకుంటామండి త్యాంక్ సరే అండి మంచిగానే ఉంటాయి కదండి మీ దగ్గర ఫోన్సు మా రిలేటివ్ చెప్పారు అందుకే వచ్చాము వన్ ఇయర్ వారంటీ ఇంకా దాని దాని ప్రకారం మనం మాట్లాడుకుందామండి

సరే అండి సరే అండి